నమస్తే అండి రండి లోపలికీ కూర్చోండి చెప్పండి ఏం ఏమి కావాలండి అవునా అండీ ఇప్పుడు ఎవరు చూస్తారండీ ఫస్టు ఆడవాళ్ళవి చూస్తారా మగవాళ్ళవి చూస్తారా బట్టలు చీరలా అండి డ్రస్సులు కావాలా అండి చి సరేనండి అంటే ఏ టైప్లో కావాలండి క్లాత్ శారీ సరేనండి ఇవి చూడండి బాగుందా అండి సరేనండి

సరేనండి ఇదే కలర్లో తీయాలా అండి వేరే మోడల్ ఏమైనా చూస్తారా ఇదీ యాభై యాభై ఐదు వేలు పడుతుందండి డిస్కౌంట్ అండీ ఫైవ్ పెర్సెంటే ఉందండి డిస్కౌంట్ ఇంక ఇంకా ఉన్నాయండి చూస్తూ మెరూన్ శారీయా అండి

సరేనండి వేరే వేరే బనారస్ అలా ఏమైనా చూస్తారా అండి వ వైట్ క్లాత్ వైట్ కలరా అండి లేకపోతే ఇంకా ఏమైనా కలర్సా అండి సరేనండి ఇలా అక్కడ బొమ్మకేసారు కదండి సేమ్ అలాంటివి కావాలా అండి మీకు సరేనండి అది పై సెక్షన్ లో ఉందండి అక్కడికి పదండి చూద్దాము